మా తూర్పు గోదావరి జిల్లాలో పండించే అతి ముఖ్యమైన పంటలు వరి చెరుకు పెసరుపప్పు మినపప్పు కొబ్బరి కూరగాయలు వీటిని స్థానిక వంటకాలలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు వరి ఈ జిల్లాలో అత్యంత ప్రధానమైన పంట ఇది జిల్లా ఆహార భద్రతకు కీలకం వరిని ఖరీఫ్ మరియు రబ్బీ సీజన్లో పండిస్తారు ఖరీఫ్ సీజన్లో వరి లక్ష పద్నాలుగు వేల ఎకరాలలో మరియు రబ్బీ సీజన్లో లక్షా రెండు ఎకరాలలో పండిస్తారు వరిని ముఖ్యంగా అన్నం రొట్టె ఇడ్లీ మరియు ఇతర వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు చెరుకు కూడా ఈ జిల్లాలో మరొక ముఖ్యమైన పంట ఇది జిల్లా ఆదాయానికి ముఖ్యమైన వనరు కూడా చెరుకును ఖరీఫ్ మరియు రబ్బీ సీజన్లో పండిస్తారు ఖరీఫ్ సీజన్లో చెరుకును లక్ష ఎకరాలలో మరియు రబ్బీ సీజన్లో ఇరవై వేల ఎకరాలలో పండిస్తారు చెరుకును చక్కెర పానకం బెల్లం తయారీ ఉత్పత్తులకు మరియు ఇతర ఉత్పత్తులలో తయారీ ఉపయోగిస్తారు అలాగే పెసరుపప్పు కూడా తూర్పు గోదావరి జిల్లాలో ఒక ముఖ్యమైన పప్పు ధాన్యం ఇది ప్రోటీన్కు మంచి మూలం పెసరపప్పును ఖరీఫ్ సీజన్లో లక్ష ఎకరాలలో పండిస్తారు పెసరపప్పును సూపులు దోసెలు ఇడ్లీలు మరియు ఇతర వంటకాలలో ఉపయోగిస్తారు కొబ్బరి అనేది ఈ జిల్లాలో ఒక ముఖ్యమైన పంట ఇది జిల్లా ఆదాయానికి ముఖ్యమైన పంట కొబ్బరిని ఖరీఫ్ మరియు రబ్బీ సీజన్లలో పండిస్తారు ఖరీఫ్ సీజన్లో కొబ్బరిని లక్ష ఏభై ఎకరాలలో మరియు రబ్బీ సీజన్లో యాభై ఎకరాలలో పండిస్తారు దీనిని కొబ్బరి నూనె పాలు వేడి చేసినపుడు త్రాగడానికి కొబ్బరి బొండం నీరు మరియు ఇతర ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు కూరగాయలు కూడా ఈ జిల్లాలో ఒక ముఖ్యమైన పంట ఇవి ప్రజల ఆహారంలో ముఖ్యమైన భాగం కూరగాయలను ఖరీఫ్ మరియు రబ్బీ సీజన్లలో పండిస్తారు ఖరీఫ్ సీజన్లో కూరగాయలను లక్ష ఎకరాలలో మరియు రబ్బీ సీజన్లో యాభై ఎకరాలలో పండిస్తారు కూరగాయలను వంటకాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు వరి తూర్పుగోదావరి జిల్లాలో తంత్యంత ప్రధానమైన పంట